నేను తెలుగు కోసం డిజిటల్ అనువాద సాధనాలను ఉపయోగిస్తాను ముఖ్యంగా గూగుల్ ట్రాన్స్లేట్ మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్ యూ డిక్షనరీ తెలుగు కీబోర్డ్ యాప్స్ వంటి సాధనాలను నాకు చాలా ఉపయోగపడతాయి ఇవి ఎలా ప్రయోజనం అంటే భాష అవగాహన పెరిగింది నేను ఇతర భాషల నుండి తెలుగులోకి సులభంగా అనువాదం చేసుకోవచ్చు వ్రాతపరమైన పనులు తేలికైంది తెలుగు టైపింగ్ అవసరమైనప్పుడు ఇవి సహాయపడతాయి కమ్యూనికేషన్ మెరుగైంది ఇతర భాషలు మాట్లాడే వారితో సమర్థవంతంగా సంభాషించగలుగుతున్నాను